నాకు నచ్చిన పాటలు అంటే ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ధనుంజయ్ సిద్ శ్రీరామ్ నీ అభిమానులు పాడే పాటలు అంటే నాకు చాలా ఇష్టం కొన్ని కొన్నిసార్లు అవే వింటూ ఉంటాము మేము బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా మనస్సు ఏదైన బాధగా ఉన్నప్పుడు కట్ట పాటలు వింటూ మేము ఎంతో ఆనందానికి గురి అవుతాము వీళ్ళు పాడే పాటలు వింటూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక్కొక్కసారి మన చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా మేము వీళ్ళ పాటలు ఇంటూ ఉంటాము ఎక్కువగా నైట్ టైం రాత్రి వేళల్లో నిద్రపోయినప్పుడు ఎక్కువ ఈ పాటలు వింటూ నిద్రపోతూ ఉంటాము ఈ పాటలు చాలా ఎక్కువగా వినాలని అనిపిస్తుంది పదే పదే వీళ్ళ సాంగ్స్ నేను వింటూ ఉంటాను బయటికి వెళ్ళినప్పుడు బస్సులలో గట్టా మేము ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ బండి మీద ఎక్కడికైనా వెళుతున్నప్పుడుకానీ ఈ పాటలే వింటూ ఉంటాము ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కూడా ఈ పాటలే వింటూ మేము ఎంతగానో ఆనందపడతాము వీళ్ళు పాడే పాటలు ఎంతో వాళ్ళకి మంచి స్వరం వాళ్ళ నుంచి వచ్చే ఆ పాటల నుంచి వచ్చే స్వరం అంటే మాకు చాలా ఇష్టం ఇష్టకరంగా ఉంటుంది అయినప్పటికీ బాలసుబ్రమణ్యం గారు కూడా ఎప్పటి నుంచో పాతపాటలు కూడా పాడతారు ఆ పాతపాటలు కూడా అంటే మాకు ఇంకా ఇష్టం ఆ సిద్ శ్రీరామ్ ఆయన స్వరం వింటే ఇంకా చాలా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు పాడే పాటలు అన్ని తీసుకుంటే మనకు చాలా ఇష్టకరంగానే ఉంటాయి ఈ పాటలు అన్నీ మనకు చాలా ఇష్టకరంగానే ఉంటాయి అందరు మా పాటలు వింటూ ఆనందపడతూ ఉంటాము ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కానీ దేనికైనా కానీ స్కూళ్ళలో జరిగే పార్టీలు కానీ దేనికైనా వీళ్ళ పా వీళ్ళ నుంచి వచ్చే పాటలు మేము ఎక్కువగా వింటూ ఉంటాము ఎక్కువ ఆనందాన్ని ఇచ్చుకునేది ఆ పాటలు నుంచే ఏవి అభిమానులు పాడే పాటలు అంటే మాకు చాలా ఇష్టం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ పాటలతోనే ఆనందపడుతూ ఉంటాము ఇయర్ఫోన్స్లో కూడా మేము ఈ సాంగ్స్నే వింటూ ఉంటాము ఏప్పుడు ఇలాంటి పాటలని వింటూ ఎంతో ఆనందపడుతూ అందరం ఎంతో ఆనందానికి గురయ్యి ఉంటాము ఇలాంటి అభిమానులు ఇంకా మంచి మంచి పాటలు పాడాలి ఇలాంటి పాటలు వింటూ ఉంటే చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది పూర్వ కాలం నుంచి కూడా వచ్చే పాత పాటలు కూడా మాకు చాలా ఇష్టం ఈ అభిమానులు పాడే పాటలు అంటే ఎంతగానో ఇష్టం అందమైన అర్థాలను కూడా మనకి తెలియజేస్తారు ఈ అభిమానులు పాడే పాటలు అందమైన అర్థాలు కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళ పాటలు అంటే నాకు ఎంతగానో ఇష్టం ఇష్టకరంగా కూడా ఉంటాయి అందువల్ల నేను ఎప్పుడు కూడా ఈ అభిమానులు పాడే పాటలను ఎక్కువగా వింటాను ఆ పాటలు అర్థాలు కానీ ఆ నుంచి వచ్చే స్వరం కానీ ఎందుకో నాకు చాలా నచ్చుతుంది అందుకనే నేను వీళ్ళ పాటలనే వింటూ ఎంతో ఆనందపడుతూ ఎంతో సంతోషం పడుతూ ఎప్పుడు మంచిగా వింటూనే ఉంటాను ఖాళీగా ఉన్న సమయంలో కూడా ఈ పాటలను వింటూ ఏమైనా పని చేసినప్పుడు కూడా ఈ పాటలను వింటూనే చేస్తాను వింటూనే ఉంటాను టీవీల్లో కూడా వీళ్ళ పాటలను ఎక్కువగా పెట్టుకొని చూస్తూ ఉంటాను మీ అభిమానులు పాడే పాటలు అంటే మా అందరికి చాలా ఇష్టం కాబట్టి అభిమానులు పాడే పాటలని మేము ఎప్పుడూ ఎక్కువగా వినే పాటలు కొన్ని పాటలు ఉంటాయి అవన్ని మేము ఎప్పుడూ వింటూనే ఉంటాము బయట ఉన్న ఇంట్లో ఉన్న ఎప్పుడూ ఈ పాటలు వింటూ ఆ స్వరం అలా ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంగా ఉంటాము మేము కాబట్టి ఈ అభిమానులు పాడే పాటలు అంటే మాకు ఎంతో ఇష్టం ఎంతో ఇష్టకరంగానే ఈ పాటలు మేము వింటూ ఈ అభిమానులని ఎంతో ఇష్టంగా చూస్తూ వింటూ ఆ స్వరాన్ని మేము ఎంతగానో ఆనందిస్తూ ఉంటాము